తెలంగాణలో ముఖ్యమైన సాంస్కృతిక వ్యక్త వ్యత్యాసాలు ఉన్నాయి అవి చాలా ఉంటాయి ఎందుకంటే మన కాకతీయులు మన ప్రవర్తన వల్ల వాళ్ళు చేసిన పాలన అవిటి అన్నిటిని మనము ఎంతో ఆదర్ ఆదర్శంగా తీసుకోవచ్చు వాళ్ళు అలా పరిపాలించినారు కాబట్టి దానికి ఎంతో ప్రా ప్రాధాన్యతను ఉన్నది తెలంగాణ అంటేనే మంచి పాలన ఈ పరిపాలన మంచిగా ఉంది కాబట్టి తెలంగాణ మనల మనకి వచ్చింది ఇది జూన్ సెకెండుకు అలా వెలువడింది ఇతరులు అందరూ కూడా ఇంత ప్రాముఖ్యత ఉండదు మన ప్రాంతాలలోనే వివిధ ప్రాంతాల మధ్య ముఖ్యమైన సాంస్కృతిక వ్యత్యాసాలు ఉన్నాయి అవి ఎంతో మంచిగా పాలన చేయడం ఇంకా ఎంతో బాగా పరిపాలించడము మన కాకతీయులు వాళ్ళ పాలన కూడా చాలా బాగుంటుంది అందుకని మనకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇందు ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మన ఉత్తర ప్రాంతాలైన నిర్మల్ ఇలాంటి ఉత్తర ప్రాంతాలు ఎంతో మంచిగా వెలువడిలోకి వచ్చినాయి అందుకే తెలంగాణకి వివిధ ప్రాంతాల మధ్య ముఖ్యమైన సాంస్కృతిక వ్యత్యాసాలు ఉన్నాయి వీటి వల్ల మనము ఎంతో తెలుసుకోవచ్చు

అందుకే వీటిని మనము ముఖ్యమైన సాంస్కృతిక వ్యాసాలు అని మనం అనుకోవచ్చు ఇంకా మన సంస్కృతి ఎంతో బాగుంటుంది కాబట్టి తెలంగాణ అంటేనే సంస్కృతి అని పేరు వచ్చింది సంస్కృతి అంటేనే మన తెలంగాణ తెలంగాణ అంటేనే సంస్కృతి కాకతీయుల పాలన కూడా ఎంతో మంచిది వాళ్ళు ఎంతో బాగా పరిపాలించారు వారి ప్రవర్తన బట్టి సంస్కృతి మనకు తెలుస్తుంది దీనివల్ల మనము ఎంతో తెలుసుకోవచ్చు